హలో అవునండి షర్ట్స్ ప్యాంట్స్ సూట్స్ ఇవి ఇవి ఏవైనా స్టిచింగ్ చేస్తాము మీకు డ్రెస్ కావాలా స్టిచింగ్ లేపోతే ఏంటండి యా అవునండి చేస్తాము కోటు సార్ మరి ఆయన మెజర్మెంట్సు ఓకే సార్ ఓకే సార్ ఒక్కటి బ్లేజర్ అంటే కోటు స్టిచింగ్ చేస్తే ష టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మరి మీరు వస్తే ఇంకేమైనా తగ్గిస్తాను సార్ మీకు కావాలంటే క్లాత్ కూడా మా దగ్గరే అవైలబుల్లో ఉంటుంది మీరు వచ్చి చూడచ్చు రెండు మూడు ర రెండు మూడు రక రెండు మూడు రకాల క్వాలిటీస్ ఉన్నాయి ఉన్నాయి సార్ మూడు క్వాలిటీస్ ఉన్నాయి మీకు స్టిచింగు అంతా సూట్ అంతా కలిసి స్టిచింగునూ క్లాత్ రేట్ అంతా కలిసి పదివేల దాకయే పది వేల నుం ఫైవ్ థౌజండ్ స్టార్ట్ అయ్యి టెన్ థౌజండ్ అయ్యే దాకా రెంజస్ క్లాత్లు ఉన్నాయి స్టిచింగ్ ఇంక్లూడ్ అయ్యి అదే సార్ ఎయిట్ థౌజండ్ ఉంది క్లాత్ క్లాత్ కాస్ట్ వచ్చి సార్ సిక్స్ థౌజండ్ పడత సిక్స్ థౌజండ్ అవుతుంది అంటే మీటర్కి త్రీ థౌజండ్ టూ అండ్ హాఫ్ మీటర్స్ పడుతుంది అలా త్రీ థౌజండ్ కాబట్టి త్రీ ప్లస్ త్రీ సిక్సు సిక్సు ప్లస్ ఫిఫ్టీను సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అవుతాయి స్టిచింగ్కి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వేసుకుని టెన్ థౌజండ్ అని చెప్తున్నాము మీరు వచ్చి ఒకవేళ మీకు క్లాత్ ఓకే సెలెక్టెడ్ అయితే దీనికి ఇలా పెట్టండి ఇలా పెట్టండి అంటే రెండు మూడు మోడల్స్ ఉన్నాయి స్టిచ్ చేసినవి అవి చూస్తే ఆ మోడల్స్లో చెప్పి ఇంకేమైనా కొద్దిగా కన్సెసన్ కావాలన్నా కూడా చె చేస్తాను సార్ దగ్గర మీరు వచ్చి క్లాత్ చూసి మాట్లాడి కొద్దిగా అడ్వాన్స్ ఇచ్చెళ్ళారంటే వెంటనే నేను స్టార్ట్ చేస్తాను అన్నట్టు వర్క్

సరే సార్ ఇప్పుడు వస్తారా మరి ఇప్పుడు ఫ్రీగానే ఉన్నాము రండి మెజర్మెంట్స్ ఇచ్చేసి వెళ్దురు క్లాత్ చూసుకుని ఓకే అని చెప్పారంటే అయిపోతుంది ఓకే సార్ ఓకే సార్ ఉంటాను సార్ మీరు వస్తే మీకు తెలుస్తుంది క్లాత్ చూశాక సూపర్ క్లాత్ ఉంది షోరూమ్లో కూడా ఉండవు ఉండనటువంటి క్లాత్ ఉంటుంది మా దగ్గర ఓకే అండి థ్యాంక్ యూ సార్